నేను ఎక్కువగా మా గ్రామం నుంచి విజయనగరం జిల్లాలో పట్టణానికి పోతూ ఉంటాను ఎందుకంటే నేను చేసే వ్యాపారం కోళ్ళ ఫారం దీనికి సంబంధించిన మందులలో తేవడానికి తరచుగా విజయనగరం వెళ్తూ ఉంటాను అదేవిధంగా నేను ఎక్కువగా విశాఖపట్నం ఎక్కువగా వెళ్తూ ఉంటాను ఎందుకంటే విశాఖపట్నంలో మార్కెటింగ్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీగా ఎక్కువ సామాన్లు దొరుకుతాయి అందుకుగాను మేము ఎక్కువగా వైజాగ్ నగరానికి ఎక్కువగా వెళ్తూ ఉంటాను ఈ విధంగా నేను నా అవసరాలకు విజయనగరం వైజాగ్ జిల్లాలకు ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉంటాను అంతేకాకుండా నేను తరచుగా చుట్టూ ఉన్న మార్కెట్లకు వైజాగ్ శ్రీకాకుళం కూడా వెళ్తూ ఉంటాను